హలో సార్ విజయవాడ వెళ్ళాలి సార్ క్యాబ్ బుక్ చేసుకోవాలి

రేపు మార్నింగ్ బయల్దేరాలి సార్ ఏడుగురు సార్ అవును సార్ అహా లేదు సార్ ఇన్నోవానో ఎర్టిగానో తీసుకురండి సార్ పర్లేదు సార్ ఎంతవుతుంది హా అప్ అండ్ డౌన్ సార్ ఒక టూ డేస్ ఉండాలి పర్లేదండి అంటే ఆ టూ డేసు ప్లస్ అప్ అండ్ డౌన్ ఉండడానికి అంటే వన్ డే ఎగస్ట్రా అయిన పర్లేదుగా అంటే కొంచెం అటు ఇటుగా అవ్వుద్ది సార్ ఒక పూట అటు ఇటుగా అంటే వన్ డేకి ఛార్జెస్ ఎంత సార్ అప్పుడు ట్రావెలింగ్ ఛార్జీ ఎంత పడుతుంది మనకి ఓకే ఓకే ఓకే డైలీ ఉంటాకి థౌసండ్ రూపీసు ఓకే రేపు మార్నింగు ఏ టైంకి వస్తారు సార్ అంటే ఇవాళ నైటే కొంచెం బయల్దేరతారు సార్ కొంచెం ఇక్కడికి రావటాకి టైమ్ పట్టేతుంది కదా మా దగ్గరకి ఒక వన్ అవర్ పట్టుద్ది అక్కడ నుంచి టువల్వ్ కల్లా బయల్దేరండి సార్ అంటే మేము వన్ టూ కల్లా బయల్దేరాలి ఇవాళ నైట్ సార్ అంటే మళ్ళీ రిటర్న్ అంటే ఫస్ట్ తారీఖు అంటే థర్టీ అవ్వచ్చండి అందుకనే కొంచం ఒక రోజు అటు ఇటుగా అంటే మీ ఛార్జెస్ మీకిస్తాం పర్లేదు సార్ ఎంతైన పర్లేదు ఓకే సార్ కొంచెం చూసి తీస్కోండి సార్ అంటే ఫుడ్ కూడ మేమే మీకు ప్రొవైడ్ చేస్తాం అంటే మీకు థౌసండ్ రూపీస్ కి ఫుడ్ మేము అలా ఎలా చేస్తాం ఓకే అంటే చెప్తార్లే మీరు కూడ మరీ అంత తీస్కుంటే తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఎలా అండి మా అన్నయగారు ఇచ్చారు ఈ నంబరు అంటే మా అన్నయకి తెలుసంటాగా మీరు అందుకని ఇచ్చారు కొంచెం పలానా అతనికి ఫోన్ చెయ్యి అని సరే టువల్వ్ కల్లా కొంచెం బయల్దేరండి మళ్ళీ నిద్రపోవద్దండి కొద్దిగా తొందరగా బయల్దేరండి ఓకే అండి